ఆంధ్రప్రదేశ్లోని రవాణానికి సంబంధించి చాలా ఈ యొక్క రవాణా కి ఉపయోగించబడే సాంస్కృతిక తగినటువంటి రవాణాలనేటువంటి ఇంకా ఇప్పుడు కూడా వాడబడుతున్నాయి అవి ఏంటంటే అన్నిటిలో ఎడ్ల బండ్లు ఈ ఎడ్ల బండ్లు అనేది ఆంధ్రప్రదేశ్లోని ఇంకా చాలా గ్రామాలకు ఇంకా చవిని మారుమూల ప్రాంతాలలో వీటిని రవా రవాణాకి సాంప్రదాయంగా వాడుతున్నారు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇంకా పోతే కొన్ని కొన్ని పట్టణాల్లో ఆటో రిక్షా ఈ ఆటో రిక్షా అనేది కూడా ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో రవాణాకి ప్రజాదారణ పొందిన వాహనాలుగా నిలిపిస్తున్నాయి ప్రయాణించడానికి అనుకూలంగా కూడా ఉంటున్నాయి బస్సులు ఈ యొక్క బస్సులు అనేది ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలలోని ఈ యొక్క బస్సు యొక్క రవాణా ప్రధాన మార్గంగా ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు ఈ యొక్క వాహనాలు పెద్ద పెద్ద దూరాలు వెళ్లడానికి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఇకపోతే రైళ్లు ఈ యొక్క రైళ్లు ఆంధ్రప్రదేశ్లోని పెద్ద నగరాలు మధ్య రవాణా జరిగే ఈ యొక్క వాహనాల ల ఉపయోగించే దేశాలకు కూడా చేస్తారు ఇవి ఈ యొక్క రైళ్లను పెద్దపెద్ద ఊర్లకు చాలా దూరాలు కట్ట ఎక్కడికైనా వెళ్లాలన్న ఎక్కడికన్నా వేరే దేశాలకు వెళ్లాలన్న కూడా ఈ యొక్క రైలు మార్గాలను ఉపయోగిస్తూ ఉంటారు